హలో హలో మాధవి

అయితే మనము టూర్కి వెళ్దామని అనుకుంటున్నాము వస్తావా టూర్కి వెళ్దామా మైండ్ రిలాక్సేషన్ కోసం ఇలా బీచ్లు బీచ్లు అయినా టెంపుల్స్ అయినా

టెంపుల్స్కి వెళ్దామా

వినబడుతుంది టెంపుల్స్కి వెళ్దామా అంటున్నా అదే మరి వన్ వీక్ టూ వీక్స్ అవుతుంది వెళ్దామా అదే మరి అదే మరి వెళ్దాము అలానే దేవుడి దగ్గరకి వెళ్ళినట్టు ఉంటుంది ఇటు బీచ్లో కొంచెం మేము ఎంజాయి చెయ్యచ్చు చూడచ్చు కదా

ఓకే వెళ్దాము మరి అరకు సైడు వైజాగ్ బీచ్ ఉంది కదా ఆదే

ఓకే వెళ్దాం మరి బాయ్